హలో చెప్పండి ఎవరండి టూరిస్ట్ ప్లేస్ సరే అంటే మీరు ఎన్ని రోజులు వేస్తాం అనుకుంటున్నారు అండి వారం రోజులు ఎంతమంది ఉంటారండి ఐదుగురు అండి వెహికల్ ఉందా అండి బండి ఉందా అండి డ్రైవర్ వస్తారా లేదంటే ఇంకో ఎవరినైనా చూడాలా

సరే అండి టూరిస్ట్ ట్రావెల్ అయితే నేను చూసుకుంటాను అండి అది అంటే మొత్తం మా దగ్గర అయితే అన్నీ సదుపాయాలు ఉంటాయి ఒకవేళ మీకు బండి కావాలన్న మేము చూస్తాము లేదంటే ఇంకా ఏమైన అలాంటివి కావాల్సి వచ్చిన నేను చూసుకుంటాను అందుకే అడుగుతున్నాను ఇటు దూరం వెళ్దాం అనుకుంటున్నారండి ఇక్కడ ఇక్కడేనా అంటే మరి వైజాగ్ అంత దూరం వెళ్దాం అనుకుంటున్నారా లేదంటే సరే లేదంటే ఇక్కడ మన దగ్గర ఇక్కడ కాకినాడ దగ్గర ఉంటుంది కదా ఈ మారేడిమిల్లి లంబసింగి అవి కూడా బాగా ఉంటాయి అంటే పెద్దవాళ్ళు అయితే మరి వైజాగ్ వరకు ఎందుకు ప్రయాణంలో అలసిపోతారు అని అందుకు కనుక్కుంటున్నాను అన్నమాట కానీ బాగుంటుంది అండి చూడడానికి అక్కడికి ఎక్కువ మంది వెళ్ళక దాని గురించి తెలియదు అంతే బాగా లోపల ఉంటుందని ఎవరు వెళ్ళక దాని గురించి పెద్ద తెలియదు అందరికి కానీ అది చాలా బాగుంటుంది అండి వద్దా సరే అండి లంబసింగి అండి

అంటే ఇప్పుడు మీరు వైజాగ్ అంటే వైజాగ్ అంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళిన ఆ సిటీలో తిరుగుతారా లేదంటే అటు అరకు అటు కూడా వెళతారా అవునండి అయితే ఒక రోజు సరే అండి అయితే ఒక రోజు ఇక్కడ తర్వాత అదే ఒక రెండు రోజులు ఇక్కడ చూసుకుని తర్వాత అటు విశాఖపట్నం వెళ్ళవచ్చు అక్కడ నుంచి ఒక ఒకరోజు రెండ్ రోజులు అంటే మళ్ళీ మీరు బొర్రా కేవ్స్ అవి కూడా అంటున్నారు కదా వాటితో పాటు పాపి కొండలు కూడా వెళ్ళవచ్చు అయిపోతుంది పక్కన కదా అది నేను చూసుకుంటాను అండి ఉన్నారు మా వాళ్ళు అక్కడ పరిచయమైన వాళ్ళు ఉన్నారు అక్కడ నేను చూసుకుంటాను సరే అండి అయితే మీరు అదే అండి అదే ఇక్కడ రెండు రోజులు ఉండి అక్కడ మూడు రోజులు పడుతుంది పర్లేదు కదండి హోటల్కు రావడానికి కూడా లెక్క వేసుకుంటే మొత్తం మీకు ఆరు రోజులు పడుతుంది అంటే ఏదన్న పనులు ఉంటే ఒక పదహేను వేలు వరకు అవుతుంది అండి మనిషికి మూడువేలు అవునండి అంటే మీరు అన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి సరే అండి మీరు అనుకుని చెప్పండి సరే అండి నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి సరే సరే అండి